మేము వివిధ అయిన సాంప్రదాయాల పిండి వంటలు తింటూ ఉంటాము అందులో ముందుగా సంక్రాంతికి చేసే పిండి వంటలంటే మాకు చాలా ఇష్టం అందులో కారాసుట్లు మరియు అరిసెలు అంటే మాకు చాలా ఇష్టం కారాసుట్లు అరిసెలు బొబ్బట్లు అలాంటివి చాలా ఉంటాయి అవన్నీ ఇంట్లో తరచుగా చేస్తారు చేసి మేము తింటూ ఉంటాం అలాంటి పిండి వంటలు ముందుగానే చేసి పెట్టుకుంటాం పండుగ ముందులా అయితే పండుగ రోజు మేము నూగు పులగం తింటాము అది కొత్త బియ్యం తోటి వచ్చిన పులగామే తింటాము ఎందుకంటే జ్యానవరిలో మాకు కొత్త ధాన్యం వస్తుంది అప్పుడు మేము దాన్ని నూపు పులగం వండుకొని తింటాము మరియు దానితోటి పులిహోర లాంటివి చేసుకొని తింటూ ఉంటాం దాని తర్వాత ఉగాది ఉగాది అంటే చాలామందికి చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రత్యేకత ఉగాది పచ్చడి వల్ల అది చాలామందికి నచ్చుతుంది మరియు చాలామందికి మొదటి స్థానంలో ఉంటుంది అందులో వేసేవి కూడా చాలా ఆశ్చర్యకరమైనగా ఉంటుంది అందులో మామిడికాయ వేస్తారు ఎందుకంటే అందులో వగరు కోసం మరియు చింతపండు వేస్తారు పులుపు కోసం దాని తర్వాత ఉప్పు వేస్తారు వగరు కోసం దాని తర్వాత బెల్లం వేస్తారు తీయదనం కోసం దాని తర్వాత కారం వేస్తారు కారం కోసం మరియు వేప పూత వేస్తారు చేదు కోసం ఇవన్నీ ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుందని భావిస్తాము అన్నీ కలిపి వేసి చాలా మందికి పంచుతూ మరియు మేము తాగుతూ చాలా మంచిగా ఉంటాము దాని తర్వాత కోళ్ళ పున్నమి కోళ్ళ మీ పున్నమికి అందరూ చాలా మంచిగా అన్నీ చేసుకొని తింటారు అందులో కుడుములు చాలా ప్రత్యేకతమైనవి కుడుములు మా పురాతన నుంచి మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చేసేవాళ్ళు దాని వాటిని చేసి ముందుగా కుక్కలకి పెట్టి దాని తర్వాత మనం తినే వాళ్ళం అంటే ముందుగా పిండి తీసుకొని దాని తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో వేసి పిండి దాన్ని ఉడికిస్తాము ఉడికించి చాలా మంచిగా ఉడికించి దాన్ని తీసుకొని తింటాము తిన్నాక చాలా మంచిగా ఉంటుంది అది మరొకటి క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్ కూడా చాలా వివిధ రకాల సాంప్రదాయాలు పాటిస్తారు అందులో క్రిస్టియన్స్ క్రిస్మస్కి కప్ కేక్స్ మరియు కేక్స్ ఇంకా బిర్యానీలు అన్నీ చేసుకొని తింటూ ఉంటారు అందులో కేకు చేసి అందరూ కలిసి కట్ చేసి తింటూ ఉంటారు ముస్లిమ్స్ ఏమో హలీం మరియు హరీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా బిర్యాని చేసుకొని తింటూ ఉంటారు హరీస్ హలీం చాలా బాగుంటాయి తెలుసా అవి వాళ్ళకి చాలా ప్రత్యేకతమైనది మరియు సేమ్యా కూడా చేసుకొని తింటారు చేసుకొని అందరికీ పంచుతూ ఉంటారు అలా మాక్కూడా చాలామంది ఇచ్చారు దీపావళి దీపావళికి పాయసం చేస్తారు పాయసం కూడా చాలా ప్రత్యేకతమైనది పాయసం మేము తిని ఆనందిస్తూ ఉంటాము పాయసం చాలా తియ్యగా ఉంటుంది అది మేము దీపావళికి ప్రత్యేకతమైనట్టుంటుంది అట్లా అది అది మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండేవాళ్ళం అది చాలా బాగుంటుంది ఎవ్వరూ చేసుకోరు అలాంటివి అది మా సంప్రదాయం మాత్రమే అవి తింటుంటే చాలా మంచిగా ఉంటుంది మరియు అందరికీ పంచుతూ ఉంటాము పంచి వాళ్ళు కూడా వచ్చి మాకు ధన్యవాదాలు చెప్పి చాలా బాగుందని చెప్పేవాళ్లు ఇంకా చాలా రకాలు మేము తినేవాళ్ళం ఇలాంటివి మరెన్నో చేసుకుంటూ వివిధ సాంప్రదాయాలు ఉన్న పిండి వంటలు మరియు వంటలు కలిసి ఉన్న వంటలు మేము చాలా తిన్నాము మరియు వేరే దగ్గరికి వెళ్ళి చాలా వంటలు కూడా చూసాము ఎక్కడంటే ఒరిస్సాలో ఉన్న స్వీట్లు మరియు అలాంటివి చాలా తిన్నాము